చెప్పండి ఏంటండి అవునండి అవునం చెప్ అవునండి వాళ్ళకి వాళ్ళకి వెళ్ళేటప్పుడే కర్రలు ఇస్తున్నాము అండి ప్రతి ఒక్కరకి కర్రలు కర్రలు కర్ర ఇస్తన్నామండి చేత్తో పట్టుకుని వెళ్ళడానికి అలానే ప్రతీ వీ దగ్గరా సీసీ కేమేరా పెట్టామండి ఇంకా కొంచెం కొంచెం డిస్టెన్స్తో ఒకా ఫైవ్ కిలోమీటర్ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్తో పోలిసుని పెట్టామండి మీకు ఇప్పుడెటువంటి బ భయం లేదండి ఎందుకంటే బోన్లు గూడా పెట్టామండి పులుల్ రాకుండా ఎక్కడికక్కడ ఒకా వన్ కేఎమ్ డిస్టెన్స్లో ఉంది స్టెప్స్కీ ఇంక ఆపోజిట్టు దాంట్లో పెట్టాం పాటిస్తున్నాం అండి అక్కడికి వెళ్ళాక భక్తులు రద్దీగా ఉంటే వాళ్ళకి రూమ్స్లో పెడతామండీ రూమ్స్లో పెట్టిన తర్వాత ఖాళీ అయ్యాకా వదులుతాం అండి అవునండి అక్ ప్రసాదం కౌంటర్లు ఎక్కువ ఉంటాయి అండి దానికేం ప్రోబ్లమ్ లేదండి ఇంకానీ గుండు కొట్టించ్చుకునే దగ్గర కూడా పోలీసులు ఉంటారండి అక్కడకూడా ఏం ప్రోబ్లమ్ లేదు ఎక్కడికక్కడ సెక్రూరిటీ ఎలోట్ చేసామండి మేము లగేజా అందరికీ రూమ్స్ ఉంటాయ్ కదండి రూమ్స్ వాళ్ళే కీస్ వేసుకుంటారు కొందరు వన్ డే వచ్చేవాలకైతే లాకర్స్ ఉంటాయండి లాకర్స్లో వా లాకర్ నెంబరు వాళ్ళకే కీస్ ఇచ్చేస్తాము వాళ్ళే చూస్కోవాలి చేస్త్నాం మార్నింగు టిఫిను పెడతామండి ఉదయం ఉప్మా టైపు మధ్యాహ్నం భోజనం పెడతాం మళ్ళీ రాత్రికి కూడ భోజనం ఉంటుంది అండి

చిన్నపిల్లలకి అయితే పాలు ఇస్తాం అండి ఫ్రీగా పాలు ఇస్తారు చిన్నపిల్లలకి మంత్స్ బేబీకి అయితే అది కొన్ని లక్షలమందికి పెడతాం అండి అది ఎంత మంది అని చెప్పలేము ఓకే సరేండి ఓకే